ఆన్లైన్ బ్యాంకింగ్ చేయగలుగుతున్నాను మరియు వివిధ రకాల సేవలను పొందగలుగుతున్నాను ఇవన్నీ నా జీవితానికి మరింత సౌకర్యవంతంగా మార్చాయి నా మొదటి ఫోను మరియు స్మార్ట్ ఫోన్ మధ్య చాలా తేడా ఉంది నోకియా మూడు మూడు ఒకటి సున్నా కేవలం కాల్స్ మరియు టెక్స్ట్లకు మాత్రమే

నా స్మార్ట్ ఫోన్కు నాకు ఒక అవసరమైన సార్ సాధనంగా మారింది మరియు నేను దానిని రోజువారి జీవితంలో చాలా వాడుతున్నాను